చెప్పండి మంచి బ్రాండ్స్ అంటే వన్ ప్లస్ ఉంది యాపిల్ ఉంది రియల్మి ఉంది ఐక్యూ ఉంది

వా వన్ ప్లస్ వచ్చేసి మనకు ఎయిట్ జీబీ ర్యామ్ ఫోన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇదొచ్చేసి ఒక మనకి ట్వంటీ ట్వంటీ తౌజండ్లో అవైలబుల్ ఉంది వన్ ప్లస్ వన్ నార్డ్ సిఈ టూ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ తౌజన్ను అవైలబుల్ ఉంది

గేమింగ్ పర్ఫామెన్స్ మంచిగుంటుంది మీకు ఎలాంటి హ్యాంగ్ అనేది ఏం ఇబ్బంది కలిగించదు మంచిగుంటుంది గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది

ఐక్యూ కన్నా అంటే ఐక్యూ కూడా బాగానే ఉంది కానీ వన్ ప్లస్ వన్ ప్లస్ నార్డ్ సిఈ టూ లైట్ కన్నా వన్ ప్లస్ నార్డ్ సిఈ టూ ఇంకొంచెం బెటర్ కెమెరా వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఎంపీ మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా తర్టీ టూ మెగా పిక్సల్ కెమెరాస్ బాగానే వస్తాయి క్లియర్గుంటయి మంచిగనే క్లారిటీగుంటాయి ఈడ

కెమెరా ఎక్కువ అంటే ఇప్పుడు మనకి వన్ ప్లస్ నార్డ్ సిఈ టూకి మంచిగొస్తుంది కెమెరా క్లారిటీ అన్ గేమ్స్ అనుకూలంగా అంటే మీకు వన్ ప్లస్ నార్డ్ సిఈ టూ బాగానే ఉంటుంది

బ్యాట్రీ ఫోర్ తౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఛార్జింగ్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ చార్జర్ ఉంటుంది మీకు ఫార్టీ మినిట్స్లో ఫుల్ బ్యాటరీ అవుతుంది

ఓక్ ఓకే